ముందుగా మరుగు కాలువ గురించి మాట్లాడేది ఏమిటంటే అ ఇంతకుముందు మరుగు కాలవ లోనే అందరూ వాళ్ళ యొక్క పతి ప్రాణిని వాటర్ ద్వారా మనకి నీటి ఎంత అవసరం కాబట్టి ప్రతీ ఒకరు టాప్లు కాని అలాంటి ఏమి ఉండేవి కావు మరుగు కలువ ద్వారానే నిత్యావసరాలు తీర్చుకునేవారు ఆఖరికి నీటిని తాగడానికి కూడా మరుగు కాలువ ద్వారా నుండి కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కలుషితం అయిపోయింది దాంట్లో మనం డ్రైనేజ్ వాటర్ కాని ఏదైనా సరే డైరెక్ట్ దానిలోకి ఇచ్చేస్తున్నారు అలా కాకుండా మనం వేస్ట్ వాటర్ వేస్ట్గా మంచి వాటన్ని మంచిగా మనం ఒకటి రెండు పైపులు లైన్స్లో మనం యుజ్ చేసుకొని ఇలాంటి మరుగు ఎక్కడి నుంచి వచ్చే వాటర్ గోదావరి వాటర్ నుంచి వచ్చే దాన్ని మనం నీట్గా దాన్ని వచ్చిన వాటర్ని వచ్చినల నీట్గా ఉంచుకొని దాన్ని మనం అనేక విధాలుగా అనేక విధాలుగా పంట కాలవలోనే మనం వాటర్ తాగే వాళ్ళము అలాగే ఇప్పుడు కూడా దాన్ని యూస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ యొక్క కాలువలు ఉపయోగం లేదు కానీ దీని మనం చేయాలంటే ముందుగా ఏ కలుషితమైన వాటర్ దానిలో కలవకుండా స్వచ్ఛంగా దాన్ని నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని అక్కడ నుంచి ఆ తీసుకవచ్చి ఆ పంట పొలాల్లో మరియు మనకి ఆ నిత్యవసరంగా దేనికైనా బట్టలు ఉతకడానికి కానీ దేనికైనా మనకి వాడుకోవడానికి అవి ఉపయోగపడతాయి